నాకు టెలివిజన్లో చాలా రకాల కార్యక్రమాలను ఆస్వాదిస్తాను అయితే నాకు ఇష్టమైన కార్యక్రమాలు సాధారణంగా చాలా ఉన్నాయి వాటిలో నేను తరచు చూసేవి సీరియల్స్ వాస్తవిక కార్యక్రమాలు మరియు కామెడీ షోలు చూస్తాను సీరియల్స్ విషయానికి వస్తే ఆహాలో ప్రసారమయ్యే కృష్ణవేణి జీ తెలుగులో ప్రసారమయ్యే రాధాకృష్ణ బిగ్ బాస్ లాంటివి టీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం మరియు జెమినీ టీవీలలో ప్రసారమయ్యే ఉప్పెన వంటి సీరియల్స్ నేను చాలా ఇష్టపడతాను అంతే కాదు ఇవి మా ప్రాంతంలో చాలా ప్రజాధారణ పొందాయి ఈసారి ఈ సీరియల్స్ ప్రేమ వ్యవహారం కుటుంబ బంధాలు మరియు ఇతర సామాజిక సమస్యలను ఆధారంగా రూపొందించబడ్డాయి మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి వాస్తవికత కార్యక్రమాల విషయానికి వస్తే ఆహాలో ప్రవాయ ప్రసారమయ్యే బిగ్ బాస్ జీ తెలుగులో ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు మరియు జెమినీ టీవీలలో సంగీత వంటి వాస్తవిక కార్యక్రమాలు కూడా నాకు చాలా ఇష్టం ఈ కార్యక్రమాలు నిజమైన ప్రజల జీవితాల ఆధారంగా రూపొందించబడ్డాయి మరియు ప్రేక్షకులకు ఆకట్టుకుని కామెడీ షోలు విషయానికి వస్తే ఆహాలో ప్రసారమయ్యే శ్రీహరి అల్లుడు పెళ్ళి జీ తెలుగులో ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు జెమినీ టీవీలలో ప్రసారమయ్యే బుల్లి బుల్లిగా కామెడీలు వంటివి కూడా నేను చూస్తాను మా ఇంటిలో వారు కూడా టీవీని తరచుగా చూస్తారు ఈ షోలు మాకు ఎంతగానో నవ్వులు విందులు అందిస్తాయి అందుకని అవి అంటే మాకు చాలా ఇష్టమైనవి